తెలుగు భాషలోని కమ్మదనం బాగున్నారా కూర్చున్నారా ఏం చేస్తున్నారు ఇలా రండి చాలా బాగుంది అదిరింది మాతృ దినోత్సవం అమ్మగారు నాన్నగారు అన్నయ్య చెల్లెళ్ళు అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కృతజ్ఞత అభినందన మర్యాదపూర్వకంగా పద్ధతి మంచి సంబంధాలు బహు బాంధవ్యాలు మొదలైనవి తెలుగు భాషలోని సాధారణ పదబంధాలు